అవునండి ఎవరు అవునా ఎంతమంది అంటే త్రీ మంత్స్కి మీరు అంటే త్రీ మంత్స్ కంటిన్యస్గా ఉంటారా అంటే ఇప్పుడు నార్మల్గా టూ షేరింగ్ ఉంటుంది త్రీ షేరింగ్ ఉంటుంది మీరు ఏది ప్రిఫర్ చేస్తారు త్రీ అండ్ టూ ఓకే అంటే మీకు రూమ్స్ రూమ్స్ టైప్ ఎట్లుండాలి అని ఒకసారి చెప్తే అంటే లగ్జేరియస్ నార్మల్ స్టేనా అంటే మీరు నార్మల్గా ముందు అడ్వాన్స్ ఒక ఫైవ్ కే అట్లా పే చేయాలి మంత్లీ సెవెన్ కే ఉంటుంది నార్మల్ రూమ్ అన్నారు కదా మీరు నార్మల్లీ అయితే సెవెన్ ఉంటుంది మీరు టూ అండ్ త్రీ అంటున్నారు కదా టూకి అయితే సెవెన్ ఉంటుంది త్రీకి అయితే ఒక సిక్స్ అలా పడుతుంది అంతే

మీరు అడ్వాన్స్ ఫైవ్ కే పే చేయాలి అంతే మీరు ఎప్పుడు వస్తారో ఆ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా అంటే మా రూమ్ వేకన్సీస్ అట్లా ఎట్ల ఉండేది మేము చూసుకోవాలి కదా సరేనా

ఓకే మీరు వచ్చే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతాము మధ్యాహ్నం ఒక ఫైవ్ కర్రీస్ రైస్ ఉంటుంది నైట్ సేమ్ సేమ్ మధ్యాహ్నంలాగానే నైట్ కూడా సరే మీరు వచ్చే ముందు నాకు ఒకసారి చెప్పండి